నేను ఊరు మా ప్రాంతంలో అందరూ కూడా తెలుగే మాట్లాడతారు అందరూ మేము పల్నాడు ఏరియా కాబట్టి మాది మా చుట్టుపక్కలందా కూడా అందరూ తెలుగే మాట్లాడతారు కానీ మనమెక్కు ప్రయోజనం పొందాలి అంటే వ ఇంగ్లీషు హిందీ నేర్చుకోవడమనేది చాలా ప్రాముఖ్యం సాధారణ భాషనేది తెలుగే కాకపోతే ఈ రెండు నేర్చుకోవడంవల్ల మె మెయిన్ హిందీ నేర్చుకోవడం వల్ల మనము ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కూడా మనం మంచిగా అన్ని విషయాలనేది మనం తెలుసుకోగలుగుతాము ఎదుటి వ్యక్తితో కన్వర్జేషన్ అది కూడా బావుంటుంది కాబట్టి మనం ఎంత తెలుగు మాట్లాడినప్పడికీ కూడా మనము ఈ ఇంగ్లీషులో హిందీలో కొంచెం బేసిక్స్ పలకరించుకోవడంగావచ్చు కొన్ని అడ్రస్ తెలుసుకునే విషయాలు కొన్నికొన్ని నేర్చుకోవడం వల్ల అది మనకే ఉపయోగంగా ఉంటుంది కాబట్టి మనం వాటిని కొంచెం ఎక్కువగా వాటిమీద దృష్టిపెట్టడమనేది కొద్దిగా ప్రాముఖ్యమని నేననుకుంటున్నాను ఎందుకంటే అయి వా అవి సాధారణ భాషలే పక్క దేశంలో పక్క రాష్ట్రంలో కావచ్చు అవన్నీ చ ఎవరికైనా ఈజీగా వచ్చుమ్టాయి ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ కాబట్టి ఇవి నేర్చుకోవడం ఓకే